నాకు షాపింగ్ కార్ట్ లో చాలానే కార్ట్లు చాలా వస్తువులను యాడ్ చేసి ఉంటాము ఈ కార్ట్లు ఇప్పుడు నాకు డబ్బు లేకపోవడం వలన ఇప్పుడు నేనవి కొనట కొనలేకపోతున్నాను చివరికి అవి కొనాలన్నా ఇస్ కొనాలన్నా నాకు డబ్బులు లేదు ఇపుడు అవి నేను వద్దని ఆ కార్ట్ లో నుంచి తీసేస్తున్నాను మిగిలి ఉన్న ఆ కొన్నయినా ఎంపిక చేసి నా కార్ట్ లో నుండి కొనుక్కున్నాను మరియు మిగిలి కొనుకున్నది తర్వాత మిగిలి ఉన్న వస్తువులను నా కార్ట్ లో నుంచి నేను తీసేస్తాను నాకు ఏవేవి అయితే అనవసరమో అందంతా నా కార్ట్ లో నుంచి రిమూవ్ తీసేసాను తీసేసిన తర్వాత నా కార్ట్ కొంచెం శుభ్రంగా ఉంటుంది నేను ఏదైతే కొనాలో అదంతా స్ఫష్టంగా అక్కడ కనిపిస్తుంది దాని తర్వాత నాకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అవన్నీ కావలసినవి కొనుక్కొని వద్దనుకున్నవన్నీ నేను తీసేసి నాకు కార్ట్ ని శుభ్రంగా తీసుకుని నేను తీసేసి తీసేసిన తర్వాత కూడా నాకు అవి ఉపయోగకరం ఉండదు నాకు కావలసినవి మాత్రం కొనుక్కుని ఆ కార్ట్ లో ఉండే అంద అన్నీ తీసేసి ఇప్పుడు నేను అది కొనకూడదు అని నిశ్చ నిశ్చయించుకున్న తర్వాతే ఆ కార్ట్ లో నుంచి నేను ఆ యొక్క వస్తువుని నేను తీసేస్తాను ఆ కార్ట్ కు వెళ్లి తర్వాత మిగిలి ఉన్న దాన్నీ ఎంపిక చేసి నేను ఆ కార్ట్ లో నుంచి తీసేస్తాను ఆ యొక్క అంశాలన్నీ తొలగించడం వల్ల నా యొక్క షాపింగ్ కార్టు చాలా శుభ్రంగా ఉంటుంది మరియు నాకు ఆ అంశాలు ఆ యొక్క వస్తువు గురించి తెలుసుకుని ఏదైతే నాకు ఉపయోగకరంగా ఉంటుందో అది మాత్రమే కొనుక్కొని లేక నాకు ఉపయోగకరం లేవన్నీ కార్ట్ లో నుంచి తీసేసి ఎంపిక చేసి ఎంపిక చేసి తీసేసి ఈ కార్ట్ లో నుండి నేను అవి తీసేస్తాను దాని తర్వాత నాకు మిగిలి ఉన్న దాన్నీ కొనేసి షా షాపింగ్ కార్ట్ మొత్తాన్ని చాలా శుభ్రంగా తీసేస్తే నాకు ఏ యొక్క కన్ఫ్యూషన్ ఉండదు